నేను బయట ఎక్కువగా ఇష్టపడి తినేది నూడుల్స్ మరియు చికెన్ ఫ్రైడ్ రైస్ దాంతో పాటు రొట్టెలు కూడా చాలా ఇష్టం ఎందుకంటే నూడుల్స్ మొట్టమొదటిసారి నూడుల్స్ మా మిత్రులతో కలిసి తిన్నాను మరి చౌక ధరకే వాళ్ళు డాబాలలో ఎక్కువగా కూడా పైసలు తీసుకోరు ఒకసారి ఎలా ఉంటుందో రుచి చూద్దామని తీసుకున్నాము కానీ రుచి అమోఘంగా ఉంది మా మిత్రులు అందరు చాలా ఇష్టపడి తిన్నారు ఆ రోజు నా పుట్టినరోజు సందర్బంగా నేను వాళ్ళకి తినిపించాను నూడుల్స్ చాలా బాగా నచ్చాయి అంట ఒకసారి వాళ్ళని అడిగితే అది ఎలా చేస్తారో చెప్పారు నూడుల్స్ చాలా తినడానికి బాగా అనిపించాయి మరియు ముఖ్యంగా చికెన్ నూడుల్స్ అయితే ఇంకా చాలా అమోఘంగా ఉన్నాయి వాటి రుచి మరియు వాటి సువాసన చాలా బాగా అనిపించాయి వాటిని తయారు చేసే ప్రక్రియ కూడా చాలా సులువుగా అనిపించింది నేను వారిని అడిగి తెలుసుకున్నాను నేను మా ఇంట్లో కూడా నేను ఒకసారి చేశాను అవి చాలా చక్కగా కుదిరినాయి వాటికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ అయినా వాటిని ఎంతో ఇష్టంగా తిన్నారు మా కుటుంబ సభ్యులు ఇంకా మరియు ముఖ్యంగా నూడుల్స్తో పాటు చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఎక్కువగా తింటాను చికెన్ చికెన్ని బాగా కారం ఉప్పు మరియు వాటి మసాలాస్ మసాలాలు తగిలించి వాటిని మంచిగా పొయ్యి మీద కాగబెట్టి తింటే చాలా బాగా అనిపిస్తుంది ఇక చికెన్ ఫ్రైడ్ రైస్ విషయానికి వస్తే వాటి వాటిలో యూస్ వాటిలో ఉపయోగించే వాటిని అదే బాగా అనిపిస్తుంది ఇంకా మరి ముఖ్యంగా రొట్టెలు కూడా బాగా తింటాను రొట్టెలు రొట్టెలతో పాటు చికెన్ కర్రీ ఉంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది రొట్టెలు రొట్టెలలో చాలా రకాలు ఉన్నాయి వాటిలో తందూరి రొట్టెలు తిన్నాము బట్టర్ నాన్స్ రొట్టెలు తిన్నాము అన్నింటిలో చాలా బాగా అనిపించింది ఏంటంటే తందూరి రొట్టెలు ఎందుకంటే అవి పొయ్యి లోపల కాగబెట్టి తీస్తారు అవి చాలా వేడిగా అనిపించాయి అంతే కాకుండా చాలా రుచికరంగా కూడా ఉన్నాయి రొట్టెలుతో పాటు రొట్టెలు రొట్టెలు చికెన్ కూరలో ఒక నిమ్మకాయ పిండుకొని ఒక ఉల్లిగడ్డలు కట్ చేసి ఒక్కొక్క ముద్ద తీసుకుంటే చాలా బాగా అనిపించింది ఇంకా చికెన్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ అదనంగా ఆర్డర్ చేసాము ఎందుకంటే ఆ చికెన్ కర్రీ అమోఘంగా ఉంది మా డాబాలో మా డాబాలో ఎక్కువగా చికెన్ కర్రీ దానితో పాటు రొట్టెలు చాలా బాగా అనిపిస్తాయి నేను వేరే వాళ్ళకు కూడా చూపెట్టాను వాళ్ళు కూడా చాలా బాగా ఉందని చాలా బాగా తిని తిన్నారు మరీ ముఖ్యంగా నూడుల్స్ కూడా చాలా బాగా అనిపించాయి నూడుల్స్ అందులో మరి ముఖ్యంగా చికెన్ నూడుల్స్ అయితే ఇంకా బాగా అనిపించాయి వాటి సువాసన వాటి రుచి చాలా బాగా అనిపించింది ఎందుకంటే వాటి వాటిని చేసే ప్రక్రియ చాలా సులువైనతరం దానితోపాటు చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగా అనిపించింది చికెన్తో పాటు చేసిన ఏదైన్నా బాగా అనిపిస్తుంది ఎందుకంటే దానిలో కొవ్వు పదార్థం మంచిగా అనిపిస్తుంది దానికి ఎక్కువ ఆయిల్స్ ఎక్కువ ఏమి వాడం కాబట్టి మేము ఎందుకంటే దాని కొవ్వే దానికి ఆయిల్ లెక్క వస్తుంది సో దానివల్ల మనం ఎక్కువ తినడానికి చూస్తాము మరి మా హోటల్ డాబా మా ఊళ్ళో హోటలలో డాబాలలో చాలా తక్కువ తక్కువ పైసలకు అవి చేసిస్తారు నేను ఎప్పుడు ఆకలి బాగా వేసిన పోయి అక్కడికి పోయి తింటాను దానితో పాటు ఇంకా చాలా ఇష్టమైనది ఏంటంటే మండి ఎక్కువగా తింటాను హోటలో మళ్ళీ రోజు పొద్దున్నే లేచి టిఫిన్ అక్కడ చేస్తాను పూరి అయితే చాలా అమోఘంగా చేస్తారు మా హోటలో ఇంకా చాలా తక్కువ ధరకు చేస్తారు దానితో పాటు చట్నీ అయితే ఇక చాలా బాగా ఉంటుంది ఈ నేను ధారాళంగా తింటాను ఒక అయిదు ఆరు పూరీలకంటే ఎక్కువ తింటాను ఇంక సాయంత్రం అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళి చపాతీలు తింటాను చికెన్ నూడుల్స్ తింటాను చికెన్ నూడుల్స్లో మంచి గరం మసాలా వేసి దాంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అమోఘంగా ఉంటుంది ఎందుకంటే వాటి రుచి నిమ్మకాయతో పాటు పిండి పిండి పిండుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది